నేను కాకినాడ జిల్లాలో ఉంటున్నానండి నేనైతే ఇప్పుడు కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలి అనుకుంటున్నాను సో రేపు ఒక ముఖ్యమైన ఒక మీటింగ్ అయితే నాకైతే ఉందండి ఆ ముఖ్యమైన మీటింగ్కి మేము అందరము ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్లాలనుకుంటున్నాము సో అందుకనే టాక్సీ బుక్ చేద్దామని మీకు నేను ఇలాగా కాల్ చేయాల్సి వస్తుంది నేనైతే మీటింగ్ అనేది మా అత్త వాళ్ళది అండీ సో ఆ మీటింగ్కి మేము అందరము సరే వెళాలనుకుంటున్నాము సో టాక్సీ బుక్ చేద్దామని చెప్పి మీకు కాల్ చేస్తున్నాను నేనైతే కాకినాడ నేను మార్నింగ్ నాకు రేపు ఎర్లీ మార్నింగే ఫైవ్ అనేది నాకు ఒక టాక్సీ అయితే కావాలండీ అది మేమైతే లొకేషన్ అయితే మీకు షేర్ చేస్తాను అది నేను ఎక్క మేము ఎక్కడుంటామంటే కరెక్ట్గా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర అయితే మేము ఆ ట్యాక్సీ అనేది ఎక్కాలనుకుంటున్నాము మేము ఇలా సామర్లకోట మీద నుంచి అయితే రాజమండ్రి వెళ్ళాలి అనుకుంటున్నాము ఎందుకంటే మధ్యలో కూడా ఒక చిన్న పనుంది ఆ చిన్న పనిని చూసుకుని వెళ్ళాలనుకుంటున్నాము సో మీకు నేను డ్రైవర్ని డ్రైవర్కి కాల్ చేయాలనుకుంటున్నాను నాకు డ్రైవర్ నెంబరు మీరు ప్రొవైడ్ చేశారు సో అందుకనే ఈ డ్రైవర్ నేను కాల్ చేసి మేము చెప్పాను కదండీ ఇలాగా సామర్లకోట నుంచి నెక్స్ట్ అలాగా ఇలా ఆ సైడ్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాము ప్రయాణికులయితే నలుగురండీ నేను మా భార్య మా నెక్స్ట్ మా ఇద్దరి పిల్లలు మేము నలుగురు పొద్దున్నే రేపు పొద్దున్నే తెల్లవారుజామున ఐదు గంటలకి మేము అయితే అక్కడికి బయదెరాలి అక్కడికి బయదెరాలి అనుకుంటున్నాము మధ్యలో చిన్న పనులు ఉన్నాయి చూసుకోవలసినవి ఆ పనులన్నింటినీ చూసుకొని మేము వెళ్ళడానికి సమయం పడుతుంది కాబట్టి తెల్లవారుజామున ఐదు గంటలకి మేమయితే ఈ ట్యాక్సీ అనేది బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను మీకు నేను మొత్తం సమాచారం ఇచ్చానండి మేమయితే నలుగురం వెళ్ళవలసింది ఏంటంటే చోటు రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్కి కొంచెం ఎదురుగుంటానే ఆ ఆ పరిసర ప్రాంతాలలో మాత్రమే సో మేమైతే నలుగురం మీరు ఎంతా ఈ నగదయితే ఎంత ఖరీదవుతాదో నాకు అవన్నీ కొంచెం ముందుగా డిటెల్స్ అయితే మీరు నాకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నానండి ఇదండి నేను చెప్పుకోవల్సింది ఆ ట్రిప్ని నేను బుక్ చేసుకోవడానికయితే మీకు నేను కాల్ చేయడం జరిగింది ధర ఎంత అవుతుందో మీరు ముందుగా ఒక మాట చెపితే మేం కూడా చూసుకొ చూసుకుందామని నేనైతే మీకు కాల్ చేయడం జరుగుతుందండీ